హలో నమస్తే అండి ఎవరండీ విశాలా ఓకేండి

ఆ విశాలు ఎఫ్ఎ వన్ మార్క్ లిస్టు మీకిచ్చాం కదా మేడం ఆల్రెడీ ఇంటికి పంపించడం జరిగింది కదా మరీ ఒకసారి అది చూసే కదా మీరు తీస్కోచ్చారు ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నాడనిపిస్తుంది మీకు మాథ్స్ అంటున్నారు ఓకే మేడం ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ ఇయర్ మా స్కూల్లో చదవలేదు మీ అబ్బాయి ఈ ఇయరే కొత్తగా వచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి ఫస్టు మా స్కూలుకి రావడం వల్ల టీచర్స్ అందరిని అర్థం చేస్కోవడంలోనూ స్కూల్ అట్మోస్ఫెయర్ దాన్ని అలవాటు పడ్డానికి కొంచెం టైం తీస్కుంటుందండి త్రి మంత్స్ తీస్కుంటుంది సో ఈ అబ్బాయి అలవాటు పడీ టీచర్కి అలవాటు పడ్డం వల్ల ఇప్పుడేమవుతుందంటే వన్ మంత్లో ఎగ్జామ్స్ వచ్చాయి కాబట్టి తను పూర్తిగా సిలబస్ని కంప్లీట్ చెయ్యలేకపోయాడు సో పరవాలేదు ఇంత వరకు వచ్చిందాన్ని బట్టి బాగానే రాసాడు మాథ్స్లో ఫిఫ్టీన్ మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు సో ఇంకా ముందు ముందుకి ఉంటే కనుక ఈ అబ్బాయి బాగానే చదవగలుగుతాడండి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది మీ అబ్బాయ్లో కానీ క్లాస్లో కొంచెం స్లోగా ఉంటాడు మేడం ఆ థింకింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది తనది ఒకసా ఇంటి దగ్గర ఎలా ఉంటాడు మేడం ఓకే మామ్ స్కూల్ మార్చారు అంటే తన ఆటిట్యూడ్ అనేది స్కూల్లో ఒక రకంగా ఉంటుంది ఇంటి దగ్గర ఒక రకంగా ఉంటుంది మెయిన్ మేము ఇక్కడ ఎక్కువగా చదవడానికే ట్రై చేస్తాము ఎక్కువ చదువుతున్నాడు కదా మేము మళ్ళీ ఇలా మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి రెమెడియల్ క్లాస్సేస్ అని పెట్టి ఈవెనింగ్ టైంలో మేము ఫోర్ టు ఫైవ్ రెమెడియల్ క్లాస్ పెట్టి వాళ్ళకి క్లాసులు చెప్పడం జరుగుతుంది ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉంటాడో ఆ టీచర్ని తీసుకుని మేము వాళ్ళకి లెక్కలు చెప్పించడం జరుగుతుంది దీనివల్ల ఎఫ్ఏ టూ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్ మీద ఎఫ్ఏ టూ బెటర్గా అనిపిస్తుంది మేడం ఇంకేమైనా చెప్పండి ఎఫ్ఏ టూ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది మేడం అవసరం అవసరం లేదు మేడం మా స్కూల్ అటువంటి మీరింటి దగ్గర ట్యూషన్లు పెట్టించుకునే అవకాశాలు మీకు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ కేరింగ్ అనేది మా స్కూల్లోనే తీసుకోవడం జరుగుతుంది దాని మీదట మీరు ఎందుకంటే పర్సనల్ కేర్ తీస్కుంటామండి స్లో లెర్నర్స్ ఉన్నవాళ్ళని ఎవర్నో సెలెక్ట్ చేస్తాము వాళ్ళకి పర్సనల్ కేర్ తీస్కుని ఈవెనింగ్ టైంలో మేము వాళ్ళకి స్పెషల్ క్లాసులు పెట్టడం జరుగుతుంది అందువల్ల మీరు ఇంటి దగ్గర ఎవరి నుంచో ట్యూషన్లు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు మేడం ఇంకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మామ్ ఆ మేడం ఇంకొకటి మేడం మా స్కూల్లో జంక్ ఫుడ్ అనేది అలౌ చెయ్యం మేడం ఓన్లీ ఫ్రూప్ట్స్ కానీ డ్రై ఫ్రూప్ట్స్ మామ్ కానీ మీ అబ్బాయి కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల మేము దాన్ని డస్ట్ బిన్లో వేసేయడం జరుగుతుంది సో ఇక నెక్స్ట్ టైం మాత్రం అది రిపీట్ కాకుండా చూస్కోండి మేడం బాబుకి స్నాక్స్ పెట్టేటప్పుడు ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూప్ట్స్ కానీ పెట్టడం మంచిదండి మేడం ఓకే చూడండి మామ్ కొంచెం మేమింకా ఎక్కువ కేర్ తీస్కుంటాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా చూస్కుని మీరింకేదైనా డౌట్ ఉంటె కనుక అడగచ్చు ఏ టైంలో అయినా కాల్ చెయ్యచ్చు మీ అబ్బాయి గురించి ఓకే మామ్ థాంక్యూ